మీడియాలో చాలా రకాల ప్రకటనలు అయితే చేస్తూ ఉంటారు వాళ్ళు డబ్బు కోసం కొన్ని చెత్త ప్రకటనలు కూడా చేస్తూ ఉంటారు వాటి వల్ల మనకి సమాజాన్ని చెడగొట్టడం తప్ప ఉపయోగం లేదు కొన్ని రకాల యాడ్స్ వల్ల ఉపయోగం ఉన్నా కొన్నింటల వల్ల మనకి పెద్దగా ఉపయోగం ఉండదు ఇలాగా మీడియాలో చూపించే ప్రకటనల మీద చాలా రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి ఏమిటంటే అవి కొన్ని రకాల ప్రకటనలు చేస్తే అంటే మనకు ఉపయోగపడే ప్రకటనలు జాబ్ నోటిఫికెషన్స్ కానీ వేరేవి ఏవన్న ప్రకటనలు చేయటం వల్ల కాలేజీలో ఏవైన ఓపెనింగ్స్ ఉన్నా స్టడీ పరంగా కానీ లేకపోతే ఎక్కడ మంచి కాలేజీలు ఉన్నాయి అలాంటి ప్రకటనలు చేయటం వలన ఉపయోగం ఉంటుంది కానీ వాళ్ళు అలాంటివి తక్కువగా చేస్తారు ఎక్కువ డబ్బు కోసమే వాళ్ళు తిక్కల తిక్కల ప్రొడక్ట్స్ అన్నీ వాళ్ళు ప్రకటనలు తీసుకోని వచ్చి చేస్తూ ఉంటారు దీనివల్ల మనుషులకి సమాజానికి పెద్దగా ఉపయోగం ఉండదని నేను అనుకుంటున్నాను